గ్రామీణ సమాజంలో యువత వ్యవసాయాన్ని వృత్తిగా కొంతమంది చూస్తున్నారు ఇప్పట్లో అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అని సపరేట్గా ఒక సబ్జెక్ట్ ఉండటం వల్ల దానిని చదివి వ్యవసాయంలో ఏవైనా కొత్త కొత్త మార్పులు తేవడం ఎలా పంటలను ఎలా కాపాడుకోవాలి ఏ కాలంలో ఎలా ఏ పంటలు వేయాలి అవి ఎక్కడ ఎంతవరకు వేయాలో దానిలో వాళ్ళు అంత చదువుకొని వాళ్ళు పూర్తిగా అయి చదువు అయిపోయిన తర్వాత వ్యవసాయంలో తమదైన శైలిలో ఇప్పటి యువత వేస్తు ఉప ఉపయోగిస్తు పద్దతులను పాటిస్తుంది ఇలా పాటించటంతో మనకు ఈ వ్యవసాయం అనేది అంతంకాకుండా ఉంటుంది ఈ కాలంలో ఏ పంట చూసిన కానీ కెమికల్స్ లేకుండా అంటే మందులు లేకుండా లేవు కాకపోతే యువత వ్యవసాయ వృత్తిని చేపట్టి లేకపోతే ప్రారంభిస్తే వాళ్ళు తమదైన ఆలోచనలతో పంటలకు మందులు లేకుండా కొత్త కొత్త రకంగా వాళ్ళు పంట పండిస్తారని అనుకుంటున్నాం మరియు పంటలు పండించేటప్పుడు ఒకే ప ప స్థలంలో ఎన్ని అయిన రకాలు వేయవచ్చు మరియు ఏవేవి ఎప్పుడు వేయాలో ఏవి రెండు కలిపితే పంట మంచిగా వస్తుందో వాళ్ళకి ముందే అన్నీ తెలుస్తు ఉంటాయి కాబట్టి మనం యువతని వ్యవసాయానికి రావాలని కోరుకుంటున్నాం దీనివల్ల వ్యవసాయం అభివృద్ధి అవుతుంది వాళ్ళు వ్యవసాయకులకు చాలా ఉపయోగపడతారు ఈ యువతి వ్యవసాయం చేయకపోయిన కానీ చేసేవాళ్ళకు వాళ్ళకి తగినంత లేకపోతే తోచినంత చెప్తే వాళ్ళు వ్యవసాయకులకు ఎంతో ఉపయోగపడే వాళ్ళు అయ్యి ఉంటారు గ్రామీణ సమాజంలో యువత వ్యవసాయాన్ని వృత్తిగా జీవన విధానం చేయాలి ఎక్కువ జీతం రాకపోయినా కానీ పదిమందికి తిండిపెట్టినట్టు అవుతుంది కాబట్టి వ్యవసాయం వృత్తిగా తీసుకోవాలి